ఆ సమయంలో మా ఊళ్ళో బ్రిటిషర్స్ పరిపాలించేవారు అని చారిత్రక సంఘటన ద్వారా మేము తెలుసుకున్నాము ఆ యొక్క సంఘటన ఏమిటి అంటే వాళ్ళు ఎన్నో విషయాల్లో కొన్ని విధాలుగా సహాయం చేసారు కొన్ని విషయాల్లో చాలా విధంగా మా తాత వారిని ఇబ్బంది పెట్టారని మాకు తెలుస్తోంది వాళ్ళు ఎంతగానో ఇబ్బంది పెట్టిన వాళ్ళు సహించారు వాళ్ళు ఉన్నంత ఉన్నంతకాలం వాళ్ళను ఇబ్బంది పెట్టారు అలాగే ఎన్నో ఉపయోగకరమైన పనులు చేస్తారు మంచి స్కూల్స్ బిల్డింగ్ కానీ లేకపోతే హాస్పిటల్స్ కానీ కట్టడం ద్వారా వైద్యం బాగా అందుతుంది లేకపోతే పిల్లలు బాగా చదువుకోవడానికి వాళ్ళు మంచిగా వాళ్ళ యొక్క విద్యను అభ్యసించడానికి అది ఉపయోగపడుతుంది అలాగే బావులు తవ్వించారు వాటి ద్వారా నీరు బాగా టైమ్కు అందుతుంది బోర్లు వేయించారు అలాగే ఎంతగానో ఉపయోగపడ్డారు ఆ టైమ్లో ఉన్న బ్రిటిష్ బ్రిటిషర్స్ ద్వారా వీటిని చదవగలిగాము ఆ తరువాత స్వతంత్రం వచ్చిన తరువాత వారు అక్కడి నుంచి దూరమైపోయారని తెలుసు